సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనడం గురించి అంటే సమాజంలో అందరూ మంచి ఆర్థిక అభివృద్ధి ఉన్నవారు మాత్రమే ఫస్ట్ హ్యాండు పుస్తకాలు కొనడం జరుగుతుంది ఆర్థికంగా బాగలేని వాళ్ళు ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనడం జరుగుతుంది అది మనకు గ్రామ స్థాయిలో అందుబాటులో లేకున్నా పట్టణాల్లో ఎక్కువ మనకు సెకండ్ హ్యాండ్ పుస్తకాలమ్మే దుకాణాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అనేవి ఎక్కువగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు పడినప్పుడు వాటికి కావాల్సిన పుస్తకాలను ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్ పుస్తకాలను కొనడానికే

జరుగుతుంటాయి అలాంటి సందర్భంలో కూడా మనకు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అనేది ఎక్కువ అంటే బాగా ప్రాచుర్యం చెందినటువంటి పుస్తకాలు మనకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అలాంటివి కూడా మామూలుగా చదువర్లకు అంటే బుక్కు ఎక్కువ చదువర్ బుక్కు చదవాలి అనుకునే వాళ్ళకు బుక్ లవర్స్కు ఎక్కువ ఉపయోగం పడుతాయి